తెలుగు వ్యాకరణం చాలా కఠినంగా ఉంటుంది అని చాలా అపోహలు ఉంటాయి అది వాస్తవానికి ఒక కొంతమేరకు వాస్తవమే అయినప్పటికీ సాధన ద్వారా దాన్ని మనం అధిగమించవచ్చు